నేను వంటలు నేర్చుకునే క్లాస్కి వెళ్ళలేదు కానీ మా అమ్మగారు చేసినప్పుడు నేను చూసి అక్కడ నుంచి కొంచెం ఎలా చేయాలి ఏది చేస్తే బాగుంటుంది అని నేర్చుకున్నాను ఇంకా కొన్ని కూరగాయలు ఎలా చేయాలో వంటకాలు అవి కూడా నాకు కొంచెం తెలుసు ఇంకా మాంసాహారం అది నేర్చుకోవాలనే ఆశ చాలా ఉంది బిర్యాని ఇవన్నీ చేయాలని అనుకుంటున్నాను ఇవన్నీ నేర్చుకుంటాను